మా ఊళ్ళో సంక్రాంతి సంబరాలు చాలా ఆనందంతో ఉత్సాహంతో జరుపుకుంటాము బంధువులను మిత్రులను పిలుస్తాము పాఠశాలకు కాలేజీలకు సెలవులు అవ్వటం వలన మా బంధువులు పిల్లలు అందరూ వస్తారు మా ఇంటికి ఆ మూడు రోజులు పాటు మేము సంక్రాంతి సంబరాలు బాగా సంతోషంగా జరుపుకుంటాము మొదటి రోజు భోగి పండుగ భోగి పండుగ రోజు మా ఇంటిలో ఉండే పిల్లలకి భోగిపళ్ళు పోస్తారు మా ఇంటిలో ఉండే అమ్మ వాళ్ళు అందరూ పిండి వంటలు రకరకాల పిండి వంటలు వండుతారు అరిసెలు బూరెలు చక్రాలు చెక్కలు కజ్జికాయలు గవ్వలు ఇంకా అనేక రకాల స్వీట్స్ వండుతారు దేవుడికి పూజ చేసుకుంటాము ఇంకా సాయంత్రం అయితే పిల్లలం అందరము కలిసి సంతోషంగా ఆటలు ఆడుకుంటాము ఉదయాన్నే తెల్లవారుజామున ఐదు గంటలకే లేచి భోగిమంటలు వేసి తెల్లవారే దాకా భోగిమంట చుట్టూ పాటలు పాడుతూ కేరింతలు కొడుతూ ఆటలు ఆడుకుంటాము ఇంకా భోగి మంటలు అయితే అయిన తర్వాత స్నానం చేస్తాము స్నానం చేసి సంతోషంగా టిఫిన్ చేస్తాము టిఫిన్ చేసాక కొంచెం సేపు టీవీలో ఏమైనా మంచి ప్రోగ్రామ్స్ వస్తే ఆ ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాము తర్వాత ప్రోగ్రామ్స్ మధ్యాహ్నం లంచ్ దాకా ప్రోగ్రామ్స్ చూసి లంచ్ చేసి లంచ్లో స్పెషల్స్ ఏమిటి అంటే పులిహోర పూర్ణాలు గారెలు దద్దోజనం పప్పు దోసకాయ చట్నీ బంగాళదుంప కూర వంకాయ కూర సాంబారు అప్పడం వెజ్ బిర్యానీ వైట్ రైసు తిని సంపూర్తిగా భోజనం చేసి మధ్యాహ్నం అందరం కలిసి మాకు పొలాలు ఉన్నాయి ఆ పొలాలు చూడడానికి వెళ్తాము ఆ పొలాలు చూసి పొలం గట్ల మీద ఫోటోలు ఫోటోషూట్ తీసుకుంటాము ఫోటోషూట్ తీసుకున్న తర్వాత కొన్ని ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ రీల్స్ కోసం కొన్ని వీడియోస్ తీసుకుంటాము అక్కడ సాయంత్రం వరకు అక్కడ గడిపి సాయంత్రం ఇంటికి వస్తాము ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంటిలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో ఆటలు ఆడుకుంటాము మరసటి రోజు సంక్రాంతి పండుగ ప్రధమ ప్రధమంగా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో బాగా ఈ పండుగ జరుపుకుంటాము ఆరోజు దేవుడికి పూజ చేసి పొంగలి పొంగించి చెరుకు గడలు తీసుకుని వచ్చి ఇల్లంతా శుభ్రంగా శుభ్రపరచుకొని దేవుడు పూజ చేసిన తర్వాత సంతోషంగా ఆనందంగా మరుసటి రోజేమో కనుమ పండుగ హరిదాసులు వస్తారు గోవులకి పశువులకి పూజ చేస్తారు మళ్ళీ మా ఊరి సైడ్ ఎక్కువగా కోడిపందాలు వేస్తూ ఉంటారు భీమవరం వెస్ట్ గోదావరి పశ్చిమగోదావరి ఈస్ట్ గోదావరి కృష్ణాజిల్లాలో ఎక్కువ కోడిపందాలు వేస్తారు ఆ కోడిపందాల కోసం వెళ్ళి కొంత మంది డబ్బులు పోగొట్టుకుంటారు కొంతమంది ఏమో డబ్బులు సంపాదించుకొని వస్తారు ఏది ఏదైతే నేమి అత్తగారింటికి కొత్త అల్లుళ్ళు వస్తారు వారికి కొత్తగా పెళ్లైన వారికి బట్టలు పెడతారు చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు ఇంకా మా పల్లెటూరులో అయితే కొన్ని కొన్ని పందాలు నిర్వహిస్తారు ముగ్గురు ముగ్గులు పందాలు ఎద్దులు పందాలు ఇంకా బస్తాలను బరువు మోసే పందాలు సైకిల్ తొక్కే పందాలు ఆడవాళ్ళకి కొన్ని కొన్ని చిన్న చిన్న ఆటలు నిర్వహిస్తారు కొంతమంది ఫ్రెండ్స్ అయితే స్కూల్లో చదివిన వాళ్ళు గెట్ టుగెదర్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసుకుంటారు అందరూ కలిసి ఒక చోట కలిసి మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ సంక్రాంతికి కానీ కలవరు అందరు కలిసి ఒక చోట కలిసి సంతోషంగా ఆనందంగా గడుపుతారు మళ్ళీ సంక్రాంతి పండగ అయిన తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు ఎవరూ ఊర్లకి ఎవరు ఉద్యోగాలకి ఎవరు చదువులకి వెళ్ళిపో తిరిగి వెళ్ళిపోతారు వారి వారి పనులు వాళ్ళు చేసుకుంటారు ఇంకా వెళ్ళేటప్పుడు ఇంట్లో వండిన పిండి వంటలు కూడా సంచుల్లో మూటలు కట్టుకుని వాళ్ళకు సరిపడిన బరీగా తింటారు వెళ్ళి తిని చక్కగా సంతోషంగా ఉంటారు ఆనందంగా ఉంటారు వెళ్ళేటప్పుడు టికెట్లు ట్రైన్కి టికెట్లు దొరకకపోతే కొంతమంది కార్ వేసుకుని వెళ్తారు ట్రైన్తో పోల్చుకుంటే కారుకి ఎక్కువ రేట్ అవుతుంది వెళ్ళేటప్పుడు టోల్గే టోల్ గేట్లు దగ్గర చాలా ట్రాఫిక్గా ఉంటుంది ఎందుకంటే అందరూ ఒక్కసారి వెళ్తారు కాబట్టి ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది వచ్చేటప్పుడు ఏమో ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది సెలవుల సందర్భంగా హైదరాబాదు సిటీ మొత్తం ఖాళీ అయిపోతుంది సిటీలో అంతా ప్రజలందరూ పల్లెటూళ్ళకి వేళ్ళిపోతారు అక్కడ సంతోషంగా గడుపుతూ ఆనందంగా ఉంటారు ఈ విధంగా మా ఊరిలో జరిగినటువంటి సంక్రాంతి చాలా సంతోషంగా మేము జరుపుకున్నాము